నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అలాగే నా వద్ద రెండు పెంపుడు జంతువులు అయితే ఉన్నాయి అయితే ఆ రెండు కూడా కుక్కలే కుక్కలు అంటే బ్రివిల్ బ్రీడ్ ఒకటి ఇంకా హస్కీ ఒకటి అయితే ఈ రెండు జంతువులు కూడా నాకు ఎంతో ఇష్టం అయితే ఈ బ్రివిల్ బ్రీడ్ అనేది అది కొంచెం హైట్లో ఉంటుంది దాని చెవులు ఎంతో పొడవుగా ఉంటుంది చాలా చిన్న చిన్న కళ్ళతో అది అందంగా చూస్తుంది అది పరిగెత్తినప్పుడు ఎంతో ముద్దుగా ఉంటుంది అలాగే హస్కీ చేసిన కామెడీ అయితే అసలు దాన్ని పట్టుకోలేము దానికి ఆనందం వచ్చిన దానికి సంతోషం వచ్చిన బాధ వచ్చిన మనతో ఉంటుంది ఇవి మనుషుల లాగా అయితే మోసం చేయదు విశ్వాసం చూపిస్తు మన దగ్గర ఉంటుంది అది రోజు మేముపెట్టిన తిండి తింటు అలాగే నా పక్కన ఉంటూ రోజు తినడానికి అలాగే నా పక్కన పడుకుంటాయి అవి అంటే నాకు చాలా ఇష్టం అలాగే అవి నేను చెప్పిన పని అయితే చేస్తుంది దీంతో నేను వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాను అది కూడా మా ఇంటికి నా దగ్గరకి ఎవరైన వస్తే అసలు ఊరుకోవు నాపైన కోపడిన మా అమ్మ సరదాగా నా పైన చేయి ఎత్తిన కూడా మా అమ్మ పైన అరుస్తుంది అవి నాపైన ఎంతో ప్రేమ చూపుతుంది నిజమైన ప్రేమ ఈ జంతువుల దగ్గర తప్ప ఇంక ఎక్కడ ఉండదు అని నేను అయితే నమ్ముతాను నా అమ్మ ప్రేమ ఎలానో ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎలాగో అలాగే ఈ జంతువులు ఒకసారి నమ్మితే మన దగ్గర అంత నమ్మకంగా అయితే ఉంటాయి అందుకే నాకు జంతువులు అంటే ఎంతో ఇష్టం నా తండ్రికి జంతువులు అంటే నచ్చవు అందులోని ఈ కుక్కలు అంటే అసలు నచ్చవు అది ఎందుకో కూడా మీకు చెప్పాను దాన్ని దగ్గర ఉన్నా బొచ్చు రాలిపోయినప్పుడు అది ఎక్కడైన నోట్లోకి వెళ్తుందేమో అని భయం నచ్చదు అని కాదు కానీ నా తండ్రికి జంతువులు అంటే భయము అంతే